గత కొన్ని సంవత్సరాలల్లో మా తెలుగు రాష్ట్రంలో హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా చాలా ఉపయోగాలు పొందుకుంటున్నాం గర్భిణీ స్త్రీలకు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది డెలివరీ తర్వాత తల్లి బిడ్డ వాహనాలు అందుబాటులో ఉంటాయి రోగులకు వన్ జీరో ఫోర్ వాహనాలు ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటాయి కొన్నేళ్ళుగా ఈ యొక్క హెల్త్ కేర్ ద్వారా చాలా ఉపయోగాలు ప్రజలు పొందుకుంటున్నారు